నాకు ఇష్టమైన కొన్ని తెలుగు సామెతలు మరియు జాతీయాలు ఉన్నాయి ఉదాహరణకు కొన్ని సామెతలు చెప్పదలుచుకున్నాను అహంకారం వలన నాశనం రెండోవది అరచేతితో ఆకాశాన్ని మూసినట్టే మూడోవది కర్మ చేసేది ఫలం ఇస్తుంది కొన్ని జాతీయాలు తెలియచేయదలుచుకున్నాను ఒకటి సత్యమేవ జయతే రెండోవది దేశ సేవ పర్మధర్మం ఇవి నాకు తెలిసిన సామెతలు మరియు జాతీయాలు అనగా నాకు నచ్చినవి